నేను నా పదవ తరగతిలో నా స్నేహితులతో కలిసి ఒక టూర్కి వెళ్ళడం జరిగింది అక్కడ మేము చాలా అద్భుతమైన ప్రదేశాలను కూడా సందర్శించడం జరిగింది ఆ రోజు నేను ఎప్పటికీ మరచిపోలేను ఎందుకంటే అది చాలా సంతోష సంతోషకరమైన రోజులు అప్పుడు మేము వెళ్ళిన ప్రదేశాలలో వరం వరంగల్ ఒకటి అతి ముఖ్యమైన ప్రదేశం అక్కడ మేము చాలా ప్రదే చాలా ప్రదేశాలు సందర్శించాము

అక్కడ ఉన్న స్తంభాలాన్నీ కూడా అక్కడ ఉన్న స్తంభాలన్నీ కూడా అసలు లెక్కలే లెక్కపెట్టలేనంతగా ఒకే దగ్గరగా ఉండి చాలా బలంగా కట్టడం జరిగింది ఒక పురాతనమైన ఆ ఆలయాన్ని ఇంకా అక్కడ దేవుడు కూడా చాలా విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా చెక్కారు ఆనాటి శిల్పులు ఇంకా ముందు నంది ఉంటుంది నంది ఆకర్షణ గురించి అయితే చెప్పడం చెప్పడానికి ఉండదు ఎందుకంటే చెప్పలేం అసలు అది ఎంత ఎంత ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతంగా చెక్కారు ఇంకా అక్కడే అక్కడ పక్కన ఇంకా రామప్పా టెంపుల్ అని ఒక దేవ దేవాలయం ఉంటుంది అది ఇంకా అద్భుతంగా ఉంటుంది అక్కడ ప్రసాదము అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది మేము అక్కడికి వెళ్ళినప్పుడు నా స్నేహితులతో కలిసి అక్కడ లడ్డు ప్రసాదం తిన్నాము అందరం కలిసి నా స్నేహితులు ఇంకా మాతో వచ్చిన ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరం కలిసి ఆ ఆ రోజులు ఆరోజు మేము అక్కడ అక్కడి నుంచి తర్వాత వరంగల్ కోటకి వెళ్ళాము వరంగల్ కోటలో అక్కడ ఉన్నటువంటి పాత్ర మన రాజులు అక్కడ చేసినటువంటి చర్య యుద్ధా యుద్ధాలు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కట్టిన అటువంటి కోటలని అన్నీ సందర్శించడం జరిగింది ఆనాడే అంత అద్భుతమైన శిల్పులు ఉన్నారంటే అసలు నమ్మలేకపోయాము ఎందుకంటే అంత గొప్పగా కట్టడం అనేది ఈ కాలంలో అయితే కొంచం తక్కువ అప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా చాలా గొప్ప విషయం దానిని మనం చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు ఇంకా సమ్మక్క సారక్క జాతర కూడా ఉండే మేము వెళ్ళినపుడు అక్కడ కూడా చాలా అద్భుతంగా ఉండేది చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా సంతోషకరమైన రోజు రోజు అది కూడా ఆ దేవాలయం కూడా నాకు చాలా అద్భుతంగా నచ్చింది ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు మన మన కుటుంబీకులతో కలిసి కూడా వెళ్ళవచ్చు ఇంకా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అక్కడ శివశక్తుల గురించి కానీ అమ్మవారి గురించి కానీ చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది